హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మ్యామ్ మ్యామ్ నా పేరు అఖిల నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్ నేను మా మా క్లాస్ రూమ్లో నా పర్స్ ఎవరో తీసుకుర్రు మ్యామ్ తెలియట్లేదు అసలు అలా కాదు మ్యామ్ జస్ట్ నా అంటే అది బెంచ్ మీద పెట్టి బ్యాగు తీసుకుందాం అనే లోపు ఎవరో తీసుకుర్రు మ్యామ్ తెలియట్లేదు అసలు ఎవరిని అడిగినా చప్పుడు చేయట్లేరు అలా కాదు మ్యామ్ నేను అడిగిన ఫ్రెండ్స్ని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగిన ఎవరు తీసుకోలేదు అసలు చూడలేదు అంటుర్రు మ్యామ్ ఎవరు చెప్పట్లేరు కొంచెం హెల్ కొంచెం హెల్ప్ చేయండి మ్యామ్ అసలు ఎవరు తీసుకుర్రో తెలియట్లేదు అందులో ఐడి కార్డు ఉంది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉన్నాయి మ్యామ్ ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి అందులో అంటే సీసీ కెమెరాలో చూసి కొంచెం ఎవరు తీసుకుర్రో చెప్పరా మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మ్యామ్ నేను ఫైనల్ ఇయర్ మ్యామ్ బిఎస్సీ సరే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ వస్తాను అది వన్ థర్టీకి వెళ్ళిన మ్యామ్ లంచ్ బ్రేక్లో బ్యా బ్యాగు తెచ్చుకుందాం అని బెంచ్ మీద పెట్టి వెళ్ళిన మ్యామ్ అవును మ్యామ్ ఆధార్ కార్డు ఉంది ఏటీఎం కార్డ్ ఉంది అన్నీ అందులో ఉన్నాయి మ్యామ్ పర్స్లో మనీ కూడా ఉన్నాయి అందులో మీకు ఈజీ ఉందా అంటే క్లాస్ రూమ్ కదా మ్యామ్ ఎవరు తీసుకుంటారు అన్నట్టుగా పెట్టిన మ్యామ్ బెంచ్ మీద సరే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్